మా ప్రాంతంలో అనేకమైన పండుగలు అనేవి మేము జరుపుకుంటాం వాటిలో మొదటిగా వినాయక చవితి ఈ వినాయక చవితి పండుగ అనేది వినాయక చవితి పక్క రోజు మేము వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి మా ఊరి మధ్యలో ఉంచుకొని దాని ముందు కొన్ని డెకరేషన్స్ అనేవి మేము చేసుకుంటాం వాటిలో ముందుగా దేవునికి కావాల్సిన సామాగ్రీలు కావచ్చు అలంకరణకి కావాల్సిన సామాన్లు కావచ్చు పూజ చేయడానికి కావలసిన సామాన్లు కావచ్చు ఇతరేతర సామానులు అన్నీ అవసరమైన ప్రతిఒక్క సామాగ్రి అన్నీ సమకూర్చుకొని పండగ రోజుకి అన్నీ సిద్ధం చేసుకుని పండగ రోజు ఒక మంచి పండితున్ని పిలిచి పూజ చేసి ఇలా ప్రతి ఒక్కరికి ఎవరైతే దేవుడికి ప్రసాదం కోసం చందాలు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళందరికి ప్రసాదాం అందజేస్తాం అన్నమాట ఇంకొకటి తర్వాత ఉగాది పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇలా అనేకమైన పండగలు ఉన్నాయి ముఖ్యంగా ఉగాది పండుగ ఏంటంటే అది మన తెలుగు వారి అందరి పండుగ ఉగాది పండుగ అనేది ఉగాది పండుగకి అప్పుడే చిగురిస్తు ఉన్నటువంటి ప్రతిఒక్క చెట్టు నుండి చిగురు కోసుకొని బెల్లం కావచ్చు కొబ్బరి కావచ్చు పులుపు తీపి కారం ఉప్పు ఇలా అన్నీ రకాలు కలిసిన వాటితో వాటితో ఉగాది పచ్చడి చేసి మన ఇంటి పక్కన వారికి ఇంట్లో వాళ్ళకి స్నేహితులికి బంధువులు అనే వారికి మనం పంచుతాం మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది మాకు ప్రాముఖ్యమైన పండుగ అన్నమాట సంక్రాంతి పండుగకు మేము మా ఇంటి చుట్టు అలంకరించుకుని ఇంటి ముందు ముగ్గులతో చిన్నపెద్ద ఎవరైతే ఉన్నారో అందరం మంచి పండుగ వాతావరణంతో ఉంటుంది ఉదయాన లేవగానే తల స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకొని ఒకవేళ అందరు స్నేహితులు ఉంటే వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళడం పార్కుకు వెళ్ళడం లేదా సరదాగా అలా టెంపుల్స్కి వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఆ పండుగ అనేది జరుపుకుంటాం మిగతాది భోగి పండుగ భోగి పండుగ రోజు మా ఇంటి ముందు అంటే పాత వస్తువులు కావచ్చు పాత సామాన్లు కావచ్చు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసి పెద్ద మంటగా వేసి ఆ మంటలో మాకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఆ మంటలో ఒక బిందె పెట్టి బిందెలో నీళ్ళు పోసి అవి ఆ మంటలో కాచుకుని స్నానం చేసుకుంటే అవి మాకు మాలో ఉన్న కీడు మొత్తం పోతుంది అనే ఒక నమ్మకం అన్నమాట సో భోగి పండుగ రోజు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్నీ భోగిమంటలో వేసి కాల్చి ఆ మంటలో మనం కాచిన నీళ్ళు తలస్నానం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అనేది ఉంటుంది తర్వాత కనుమ పండుగ కనుమ పండుగ అనేది ఈ పండుగలలో జనవరి మాసంలో వచ్చే పండగలలో చివరి పండుగ ఈ కనుమ పండుగ రోజు ఇప్పుడు ఆవు పేడతో కావచ్చు ఇది చాలా పురాతనమైన పండుగ మన తెలుగువారి పండుగ మన ఇంటి ముందు ఒక బొమ్మరిల్లులాగా చిన్న ఇల్లు కట్టుకుని దానితో ఒక దేవుడు మనమే పెట్టుకుని ఆ దేవుడికి నైవేద్యంగా ప్రసాదం చేసుకొని సాంబ్రాణి కావచ్చు టెంకాయితో దేవుడ్ని కొట్టి పూజించుకుని అన్నీ సమకూర్చుకుని ఆ కనుమ పండుగ రోజు మన ఇంటి చుట్టు చేసిన నైవేద్యాన్ని దానికి కుంకుమ కానీ సాంబ్రాణి అవన్నీ కలిపి గంజి నీళ్ళు అవన్నీ వేసి మన ఇంటి చుట్టు చల్లుకుంటే మన ఇంటికి ఉన్న దిష్టి అవి ఇవి పోతాయి అంతేకాకుండా పండుగ అయినా ఉదయం మొత్తం గుమ్మడికాయ కొట్టి ఇలా దిష్టి తీస్తే మంటే మన ఇంటికి ఉన్న దృష్టి మొత్తం పోతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందన్నమాట ఇలా మా తెలుగువారి దగ్గర ఇలా అనేకమైన పండుగలు అనేవి ఉంటాయి ఈ పండగలు అన్నీ మేము చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాం